మా పల్నాడు ప్రాంతం అనేది హరికథలకు ఇతర కా కార్యకలాపాలకు చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా కాలక్షేపానికి హరికథలు వింటా ఉంటాము స్టేజ్ మీద హరికథలు చెబుతున్నప్పుడు వాటిని వింటూ తర్వాత మా ఇంటికి మేము తిరిగి హ్యాపీగా వెళ్తామని మేము చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ స్థానికంగా గిరిజనులు చేసే నృత్యాలు ఎంతో ఫేమస్ అని చెప్పుకోవచ్చు వాటిని కూడా మేము తిలకించడం వల్ల మేము వినోదం పొందుతామని మేము చెప్పుకోవచ్చు అలాగే అంతేకాకుండా ఇక్కడ కొన్ని సంబరాలు ఎక్కువగా జరుగుతా ఉంటాయని చెప్పుకోవచ్చు వాటి వల్ల కూడా మేము చాలా కాలక్షేపం చేస్తామని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న సినిమా హాల్లో కొత్త సినిమా ఏమైనా విడుదలైనప్పుడు కూడా వాటిని చూను వల్ల కూడా మేము కాలక్షేపం చేస్తామని చెప్పుకోవచ్చు ఇలాగా చాలా వినోద కార్యక్రమాలు ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ స్థానికంగా ఒక ఫంక్షన్ హాల్ ఉన్నదా ఫంక్షన్ హాల్లో ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం లేదా ప్రతినెల రకరకాల కళాకారులు వచ్చి అక్కడ వారి కళను ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది అయితే మ్యాజిక్ షోలు చేస్తూ ఉంటారు ఆ మ్యాజిక్ షోలు కూడా ఇక్కడ చూసి మేము ఆనందం పొందామని చెప్పుకోవచ్చు కొంతమంది డాన్సస్ చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే డ్రామాలు కూడా వేస్తూ ఉంటారు ఆ డ్రామాలు చూడడం వల్ల కూడా మేము చాలా వినోదం పొందుతామనే చెప్పుకోవచ్చు ఇలా చాలా మాకు కాలక్షేపం చేయడానికి అలా వినోదం పొందడానికి కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ కొన్ని ఆటలు కూడా స్థానిక ఆటలు ఉంటాయి ఆ స్థానిక ఆటలు మాకు తరతరాలుగా మా తాతలు నాటి నుంచి వస్తున్నాయని చెప్పుకోవాలి ఆ ఆటలో ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి లేదా ఇతర పండుగలు దసరా లాంటి పండుగల్లో మేము పెట్టుకొని వాటిల్లో విన్ అయిన వారికి ప్రైజ్లు ఇచ్చుకుంటూ అలా కూడా వినోదంలో కాలక్షేపం చేస్తామని మేము చెప్పుకోవచ్చు